ప్రకాష్ గారు నేనేనండి రమ్మన్నాది ఇలా రండి మా దొడ్డి వెనకాల కొంచెం ట్యాప్లు అవన్నీ లీక్ అవుతున్నాయి ఇంకా రెండు పైపులు కూడా కొన్ని వెయ్యాలి ఇంకా వాలు కూడా పెట్టాలండి సరేనండి రండి ఈ రెండూ ఇక్కడున్న రెండు ట్యాప్లు లీక్ అవుతున్నాయండి బాగా కింద ఏదన్నా క్ర్యాక్ ఏదన్నా వచ్చినట్టుంది ఇదిగో ఈ పక్కన ఉంది కదా ఈ పక్కనేమో కొత్త ట్యాప్లు రెండు వెయ్యాలండి అవునండి అవునండి ఇక్కడుంది అవును అవునండి సరేనండి ఇక్కడ ఇక్కడా కొత్త ట్యాప్లు రెండు వెయ్యాలండి ఇక్కడ వాలు ఒకటి ఏయ్యాలండి వాలు వెసెయ్యండి ఇప్పుడు ఎంత అవుతుందండి మొత్తం వీటిలికి ఖర్చు అవునాండి సరేనండి ఎప్పుడొస్తారండి మీరు సరేనండి ఏ రోజు వస్తారండి ఇది వెయ్యడానికి సరేనండి ఐతే నేను డబ్బులు ఇస్తాను సరేనండి నేను అవన్నీ ఏర్పాట్లన్నీ చూస్తాను సరేనండి నేను ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను సరేనండి నేను చూస్తాను సిమెంటూ అవన్నీ తెప్పిస్తాను

సరేనండి నేను మీకు డబ్బులు ఎంత ఐతయో మొత్తం చెప్తే నేను మీకు డబ్బులు ఇస్తాను మీరు తెచ్చేయండి అన్నీ సరేనండి మీకు ఐదొందలు తెచ్చి ఇస్తాను ఓకేనండి